మాకు మా అమ్మతో గడపడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు ఆమె కన్నా మనల్ని ప్రేమగా చూసుకునేవారు ఈ భూమి మీద ఇంక ఎవరు ఉండరు ఆమె చూపించే స్వచ్ఛమైన ప్రేమ వంటి ప్రేమ మరి ఎవరి దగ్గర దొరకదు ఆమెతో గడిపిన ప్రతి క్షణం మధుర క్షణాలాగా గుర్తుండిపోతాయి జీవితాంతం ఆవిడ్ ఆమెతో నాకు ఎప్పుడు ఉండాలని అనిపిస్తుంది ఆమెతో మాట్లాడాలి అనిపిస్తుంది ఆమెతో గడపాలి ఆమెతో టీవీ చూడాలి ఆడుకోవాలి ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు అన్నీ ఆమెతో పంచుకోవాలి అని అనిపిస్తుంది స్కూల్ నుంచి రాగానే ఆమెతో అన్నీ పంచుకోవాలి అని అనిపిస్తుంది ఎంత వయసు వచ్చినా తల్లి తల్లే కదా ఎందుకు అంటున్నాను అంటే స్కూల్ రోజులలో నేను ప్రతి విషయాన్ని మా అమ్మకి చెప్పేదాన్ని మా అమ్మ అది విని సంతోషించేది ఆమె సంతోషంలో నా సంతోషాన్ని వెతుక్కునేదాన్ని కానీ ప్రస్తుతం టైము కేటాయించడానికి సమయం సరిపోవట్లేదు ఎప్పుడు పనుల కారణంగా ఏదో ఒక పని ఉంటుంది అందు కారణంగా నాకు ఆమెతో గడపడానికి సమయం సరిపోవడం లేదు నాకు ఆమెతో గడిపిన క్షణాలు గుర్తు వస్తున్నాయి అవి చాలా మధురమైనవి నాకు ఇప్పటికి ఆ క్షణాలు కావాలి అని అనిపిస్తున్నాయి